మా ప్రాంతంలో మా ప్రాంతంలో ఉన్న ఆసుపత్రిలో బాగానే జనం ఉంటారు ముఖ్యంగా ఈ జ్వరాలు వచ్చే సమయం అంటే వానాకాలంలో బాగా ఉంటారు ఎక్కడ చూసినా కూడా ఇంతమంది ఉన్నారా ఈ ప్రాంతంలో అనిపిస్తారు మేము ఉండేది మరీ గ్రామం కాదు మరీ పెద్ద పట్టణం కాదు ఒక మధ్య తరగతి ఒక ఊరు అన్నమాట ఇందులో కానీ ఏంటంటే ఈ ఊరిలో చాలా కాలం నుంచి ఒక ఉంటున్న మా తాత ముత్తాతల నుంచి ఈ ఊరిలోనే ఉంటున్నాము ఎన్నో ఏళలో ఏళ్ళుగా ఉండటంతో మరియు మా నాన్న గారు ఈ ప్రాంతంలోనే వైద్యులుగా పని చేస్తున్నారు అలాగే నేను కూడా పళ్ళకు సంబంధించిన వైద్య వృద్దిని తీసుకున్నాను ఈ విధంగా జ ఉండటంతో ఒకవేళ అక్కడ రద్దీగా ఉన్నా సరే మాకు తెలిసిన వైద్యులు ఉండటంతో కొంచెం ముందుగా మమ్మల్ని చూసే అవకాశం ఉంది కాని నేను మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు అత్యవసర సదుపాయాలు కావాల్సినవన్న ముందుగా పంపించి నేను నా అవకాశం కోసం వేచి ఉంటాను